మా ప్రాంతంలో మేము ఎక్కువగా జరుపుకునే సాంప్రదాయ సాంప్రదాయ పండగలు ఏమిటంటే ఎక్కువగా ముందు మనం సంవత్సరా నెలల తరబడి కింద వస్తే కనుక జనవరి నెలలో ఎక్కువగా మా ప్రాంతంలో సా జరుపుకునే ఈ సంక్రాంతి సంక్రాంతి అంటే అది నాలుగు రోజులు జరుపుకుంటారు సంక్రాంతి భోగి కనుమ ముక్కనుమ అని నాలుగు రోజులు పండుగ కింద జరుపుకుంటారు అక్కడకి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు చుట్టాలందరూ కూడా వారి అమ్మమ్మ ఇంటికని నానమ్మ ఇంటికని మరి చాలా మంది చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి రకరకాల వంటలు వండుకుంటారు ఆ రోజు చాలా రకాల పిండివంటలు చేసుకుంటారు ఇంక అలాగే ఫిబ్రవరి ఫిబ్రవరిలో మనకి అంత పెద్ద పండుగలు ఏమి లేవు కాబట్టి మార్చు మార్చు చివరాఖర్లో వచ్చేదేమిటంటే ఉగాది అది తెలుగువారి సంవత్సరాది కింద చెప్తారు ఉగాది అనేది మన తెలుగు సంవత్సరాది కిందా పేర్కొంటారు అందరూ కూడా ఆ రోజు ఉగాది పచ్చడి అనేది ప్రత్యేకంగా వండుకుంటారు అది వేప పువ్వు వేసుకుని పు పులుపు చేదు ఉప్పు వగర మొత్తం అన్ని కలుపుకో కలిగి కలగలిపినా పచ్చడి కింద ఉంటుంది అది అది ప్రతి ఒక్కరూ కూడా తినడానికి ఇష్టపడతారు ఇంక అలాగే దాని తర్వాత మనం ఎక్కువగా పెద్ద పండగ చేసుకునేది అంటే శ్రీరామనవమి తర్వాత దసరా దసరాకు వచ్చేసరికి అది తొమ్మిది రోజులు ఉంటుంది నవరాత్రులు జరుపుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు కొంతమంది భవాని మాలలు వేయడం నిష్ఠగా ఉండడం నాన్వెజ్ తినకుండా ఉండడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు అది ఆఖరి రోజు దసరా రోజు అందరూ కూడా ప్రతీ గుడి దగ్గర కొంతమంది అన్నసమారాధనను పెడుతూ ఉంటారు ఆ రోజు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు దసరా అనేది చాలా పెద్ద పండగ ఆ రోజు కొన్ని చాలా మంది కొత్త కొత్త బట్టలు వేసుకొనడానికి కూడా పిల్లలు ఆసక్తి చూపుతారు ఇంట్లో వాళ్ళు కూడా అవి కొనడానికి ముందుకొస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే దీపావళి ఒకటి దీపావళి అనేది నరకాసురనివదను వధకి సంబంధించినది దాని విజయానికి సంకేతంగా దీపావళి అనేది చేసుకుంటూ ఉంటారు ఈ దీపావళి అనేది రోజు పిల్లలందరూ కూడా వారి ఇంట్ల దగ్గర మతాబిలు ది చిచ్చుబుడ్లు కాకరపూవత్తులు రకరకాల మందు సామాగ్రిని కాల్చడానికి వారు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు అలాగే వారు కాలుస్తారు కూడా ఈ సంక్రాంతి రో చి దీపావళి రోజు వండుకునే వంట ఏమిటంటే ప్రత్యేకమైంది ఏమంటారు దాన్ని బెల్లం తానుకులు ఇవి ఇవన్నీ కూడా మా సామ్ స్థానిక సాంప్రదాయాలకి అద్దం పడతూ ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా వారి విలువల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే ఆ గుళ్ళల్లో కూడా చాలా మంది పూజలు చేయించుకుంటూ ఉంటారు వారి వారి నమ్మకాలు నిజం అవ్వాలని చెప్పి ఇంకా మనం చూసుకుంటే కనుక ఇంకా ఏమున్నాయి అంటే క్రైస్తవులు చేసుకునే పండుగ మనం అంటే క్రిస్మస్ రే డిసెంబర్ ఇరవై ఐదున జరుగుతుంది అది సంవత్సరానికి ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారైనా కాని ప్రపంచం అంతా జరుపుకునే ఒకే ఒక్క పండుగ క్రిస్మస్ ప్రపంచంలో ఎక్కడా ఎక్కడెక్కడోవారో కూడా ఈ క్రిస్మస్ని డిసెంబర్ ఇరవై ఐదున తారీఖున చేసుకుంటారు ఆ రోజు ఇంట్లో బిర్యానీలు వండుకుంటారు గులాబ్జామ్లు వండుకుంటారు స్వీట్లు వండుకుంటారు ఇవన్నీ వండుకొని మళ్ళీ ఇంకా చెప్పాలంటే క్రిస్మస్ అనేది ఏసుక్రీస్తూ జన్మదినం కిందా భావించి ఆ రోజు అందరూ ప్రార్ధనలకు వెళ్ళి గుళ్ళకు వెళ్ళి ప్రార్థనలు చేసుకొని వారి వారి జీవితాల్లో మార్పు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇంకా మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా మొత్తం ప్రపంచం అంతా చేసుకునేది ఇంకోకటేంటంటే న్యూ ఇయర్ పండగ కొత్త సంవత్సరం అది జనవరి ఒకటో తారీఖున ఇంగ్లిష్ క్యాలెండర్లో ఉంటుంది ఆ ఒకటో తారీఖున మొత్తం అందరూ కూడా మొత్తం అందరూ ఇలా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు వారు న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరాన్ని వారి జీవితంలో రావడానికి ఆశక్తి చూపుతూ కొత్త సంవత్సరాన్ని వారి జీవితంలో రావడానికి అంగీకరిస్తూ రకరకాల సెలబ్రేషన్స్ అంటే రకరకాలుగా వారు ఆనందిస్తూ ఆ రోజుని గడుపుతూ ఉంటారు ఇలా కొన్ని మహా శివరాత్రులు కూడా జరుపుతూ ఉంటారు మహా శివరాత్రి రోజు ఉపవాసం లేకపోతే రాత్రంతా మేల్కొని వారు శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటడానికి చూస్తూ ఉంటారు ఆ రోజు అద్దరాత్రి ఎంతైనా కాని సాయంత్రం ఆరింటి నుంచి ఉదయం ఐదు ఆరింటి వరకు కూడా అలా ఉంటూనే ఉంటారు అందరూ కూడా అక్కడ ఇవన్నీ కూడా మా ప్రాంతాన్ని సాంప్రదాయాన్ని అద్దం పట్టేలాగే జరుపుకుంటూ ఉంటారు